మీ ఎన్పీఎస్ ఖాతాలో పాస్వర్డ్ను రీసెట్ చేయడానికి దశలు ఒకటవ దశ ఎన్పీఎస్ ఫై వెబ్సైట్ని యాక్సస్ చేయండి మీ వెబ్ బ్రౌజర్లో హచ్టీటీపి స్లాష్ స్లాష్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ సీఆర్ఏ అండర్స్కోర్ ఎన్ఎస్డీఎల్ డాట్ కామ్ సైట్ని వి విజిట్ చేయండి రెండవ దశ పాస్వర్డ్ పాస్వర్డ్ మర్చిపోయాను విభాగాన్ని విభాగానికి నావిగేట్ చేయండి సైన్ ఇన్ పేజీ పై పాస్వర్డ్ మర్చిపోయాను అనే లింక్ని క్లిక్ చేయండి మూడోవ దశ మీ పిఆర్ఏఎన్ మరియు ఇతర అవసరమైన వివరాలను అందించండి పీఆర్ఏఎన్ జన్మ తేదీ మరియు ఇతర అవసరమైన వివరాలను నింపండి నాల్గవ దశ ప్రత్యామ్నాయ ధృవీకరణ పద్ధతులను ఉపయోగించండి ఓటీపీ పొందలేనందున ప్రత్యామ్నాయ ధ్రృవీకరణ పద్ధతులను ఉపయోగించడానికి అనుమతించండి ఐదవ దశ పాస్వర్డ్ను రీసెట్ చేయండి కొత్త పాస్వర్డ్ను సృష్టించండి మరియు దాని నిర్ధారించండి